నేను చిన్నతనంలో నేను అమేజింగ్ పార్క్ వెళ్ళాను వాటర్ఫాల్స్కి వెళ్ళాను చాలా చాలా చాలా చాలా ప్లేసెస్కి కూడాను చాలా చాలా వెళ్ళాను ఇంకా నేను చాలా ప్లేసెస్కి చాలా ప్లేసెస్ హైదరాబాద్లో ఉన్న అమేజింగ్ పార్క్ కూడానూ అమేజింగ్ పార్క్ కూడా అమేజింగ్ పార్క్ కూడానూ అమేజింగ్ పార్క్ కూడానూ అమేజింగ్ పార్క్ కూడానూ వెళ్ళాను నేను నేను చాలా ప్లేసెస్కి చాలా చోట్లకి వెళ్ళాను నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పార్క్ ఎన్టీఆర్ పార్కుకు ఎన్టీఆర్ పార్కుకి ఎన్టీఆర్ పార్కుకు వెళ్ళాను స్కూల్లో మా మా స్కూల్ నుంచి తీసుకువెళ్ళారు ఒక్కొక్కరికి మూడు వందల చొప్పున మూడు వందల చొప్పున తీసుకున్నారు ప్రొద్దున ఆరు గంటల సమయంకు ఆరు గంటల సమయం సమయంకు తీసుకొని తీసుకొని వెళ్ళారు అందరు వచ్చేసరికి ఏడు ఏడు ఏడు ఏడున్నర అయ్యింది మేము ఏడున్నరకి బస్సులోకి ఎక్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి అక్కడికి వెళ్ళేసరికి పదకొండున్నర పదకొండున్నర పదకొండున్నర అయ్యింది అక్కడికి వెళ్ళాక అర్థగంటసేపు అర్ధగంటసేపు మేము అక్కడ తిన్నాము మరియు తిన్నాము అందరం తిన్నాక అందరికీ ఒక్కొక్కరికి టికెట్స్ టికెట్స్ ఇచ్చారు టికెట్స్ టికెట్స్ ఇచ్చారు టికెట్స్ ఇచ్చారు టికెట్స్ ఇచ్చినా టికెట్స్ ఇచ్చాక ఒక్కొక్కరము లోపలికి ఒక్కొక్కరము లోపలికి వెళ్ళాము దాని తరువాత అందరం లోపలికి వెళ్ళి పార్కులోకి వెళ్ళి చాలా అందులో ఉన్నటువంటి ఒక ట్రైన్ ఉంటుంది అందులో ట్రైన్లోకి ట్రైన్లోకి ఎక్కి ఎన్టీఆర్ గార్డెన్ని ఎన్టీఆర్ గార్డెన్స్ని మొత్తం తిప్పి చుట్టి వచ్చాము చుట్టేసి తిరిగి వచ్చాము మరి అక్కడికి తిరిగి మళ్ళీ అది అంతా తిరిగి చుట్టేసరికి మళ్ళీ ఒక రెండున్నర అయ్యింది అందులోపలికి అది అంతా తిరిగి దాని తరువాత మేము తిరిగి తిరిగి దానాత్కు మేము జెయింట్ వీల్ ఎక్కాము జియంట్ వీల్ మా సార్ మా లక్ష్మణ్ సార్ అందరం కలిసి ఎక్కాము మా ఫ్రెండు రుషికేష్తో కలిసి ఎక్కాము మా ఫ్రెండ్ రుషికేష్తో కలిసి ఎక్కి దాని తరువాత దిగాము దిగాక ది దిగాక మేము అందులో నుంచి ఒక రింగు వేస్తే అందులో ఏదైనా వస్తుంది కాబట్టి వేయమంటే అవి చేసినమూ కాబట్టి మేము మేము చాలాసేపు ఆడుకున్నాము ఇంకా మేము ఇంకా మేము ఆడుకున్నాము దాని తరువాత దాని తరువాత దాని తరువాత మేము చాలాసేపు ఆడుకో చాలాసేపు చాలాసేపు ఆడుకున్నాము దాని తరువాత రింగులు వేసేటివి ఆ రింగులు వేసే బంతులు వేసేటివి బంతులు వేసేవి ఆడుకున్నాము బంతులు వేసేవి ఆడుకున్నాము బంతులు వేసేవి ఆడుకున్న ఆడుకున్నాము దాని తరువాత అందరం బయటకి వెళ్ళి తిన్నాక తిన్నాక మళ్ళీ మళ్ళీ కార్లో బస్సులోకి ఎక్కి బస్సులోకి ఎక్కి బయల్దేరాము ఇంటికి వచ్చేసరికి రెండున్నర అయింది కానీ మేము చాలా చాలాసేపు బస్ చాలాసేపు అందులోనే ఉన్నాము అందులో ఉండి అందులో నుండి బయటకు వెళ్ళి అందులో నుండి అందులో మేము క్యారం బోర్డ్ ఆడాము క్యారం బోర్డ్ ఉండే అక్కడ క్యారం బోర్డ్ ఆడాము క్యారం బోర్డ్ ఆడినాక ఆడినాక మేము చాలాసేపు చాలాసేపు రింగు వేసే ఒక ఆట ఉంటుంది అందులో ఆడాము ఆడినాక చాలాసేపు ఆగి చాలాసేపు అక్కడనే ఉండి అక్కడనే ఉండి లంచ్ చేసాము లంచ్లోకి చికెన్ మా సార్ చికెన్ బిర్యానీ తెప్పించి మా సార్ చికెన్ బిర్యానీ తెప్పించాడు కాబట్టి అందరం కలిసి తిన్నాము అందరం కలిసి తిన్నాము తిన్నాక మళ్ళీ పార్క్ పార్క్లోకి వెళ్ళి పార్క్లోకి వెళ్ళి ఆ ట్రైన్ మళ్ళీ ఎక్కాక మళ్ళీ ఎక్కి అందులో కూర్చొని మేము మా సార్ ఒక బాక్స్లోనే కూర్చోని అంతా తిరిగి చుట్టుముట్టాము అందులో ఏమి అందులో ఏమేమి ఉన్నాయో అందులో ఏమేమి ఉన్నాయి అంటే జియంట్ వీల్ జియింట్ వీల్ ట్రైన్స్ కార్స్ ఇంకా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి మేము అవన్నీ ఎక్కి చుట్టాము దాని తరువాత ఒక జియింట్ వీల్ జియంట్ వీల్ ఎక్కాము జియంట్ వీల్ జియంట్ వీల్ ఎక్కాము జియంట్ వీల్ ఎక్కాక మళ్ళీ అందులో ఒక డ్రాగన్ అండ్ డ్రాగన్ స్లేయర్ అనే ఒక ఆట ఉంటుంది అందులోకి ఎక్కాము అంటే అటు నుంచి ఇటు నుంచి అటు ఉంటుంది అదేం ఎక్కాకే ఎక్కి దాని తరువాత మేము మళ్ళీ క్రిందికి దిగాక కళ్ళు బాగా తిరిగి తిరిగాయి దాని తరువాత మేము క్రిందికి వచ్చి ఒక పిరమిడ్స్లో అందులో పిరమిడ్స్ ఉంటాయి పిరమిడ్స్లోకి వెళ్ళాము అవి క్రిస్టల్తో అవి క్రిస్టల్తో చేసి ఉంటాయి అందులోకి వెళ్ళాము దాని తరువాత అందులో ఏమి అంటే అవి ఉన్నాయి అందులో చాలాసేపు ఆడుకున్నాము దాని తరువాత మళ్ళీ బయటకి వచ్చి వాష్రూమ్స్ వెళ్ళి అందరం మళ్ళీ లోపలికి వెళ్ళాము మళ్ళీ వెళుతుంటే దారి మధ్యలో దారి మధ్యలో చాలాసేపు మళ్ళీ వెళుతుంటే దారి మధ్యలోకి వెళుతుంటే దారి మధ్యలోకి వెళుతుంటే దారి మధ్యలో ఆగి బస్సులో ఎక్కాము అందరం చాలాసేపు అయింది అక్కడనే థర్టీ మినిట్స్ అయింది అక్కడనే ఫోర్ నాలుగు గంటల వరకి నాలుగు గంటల వరకి ఉన్నము దాని తరువాత మేము చాలాసేపు ఆగి ఆగి వెళ్ళాము అందరం వెళ్ళాము అందరం ఒకటే బస్సులోకి ఎక్కి దాని తరువాత మేము దాని తరువాత దాని తరువాత మేము ఎక్కాము అక్కడి నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ అనే ఒకటి ఉంటుంది హైదరాబాద్లో దాని దగ్గరికి వెళ్ళి ఫోటోస్ ఫోటోస్ దిగాము అందరం చాలాసేపు అయింది అక్కడ ఒక థర్టీ మినిట్స్ అయింది అక్కడి నుంచి ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరాము అక్కడనే ఉన్నట్టుండి పానీపూరి బండి అనే ఒకటి ఉంటుంది పానీపూరి బండి ఉంటుంది అక్కడకి వెళ్ళాము నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురము వెళ్ళాము తిన్నాము నేను నా ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్ తిన్నాము అక్కడ ఐదు మంది ఉంటాము మా ఫ్రెండ్స్ తిన్నాము తిన్నాక చాలాసేపు ఆగి తినేసి వెళ్ళాము తరువాత సార్తోని వెళ్ళాను సార్తోని వెళ్ళాను సార్తోని వెళ్ళాను ఏం చేస్తామో తెలియదు తరువాత తిన్నాము తిన్నాక తిన్నాక తిన్నాక తిన్నాక బయలుదేరినాను తిన్నాక బయలుదేరి దాని తరువాత బస్సులోకి ఎక్కాము అందరం అక్కడ అక్కడ నుండి బస్సులోకి ఎక్కి అందరం చాలాసేపు గడిపాము గడిపాక బస్సులోకి ఎక్కాము బస్సులోకి ఎక్కి మధ్యలో వస్తుండడం మధ్యలోకి వస్తూ ఉండగా కార్ ఆగి బస్సు ఆగిపోయింది బస్సు ఆగిపోయి బస్ ఆగిపోయాక తరువాత మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము అక్కడే ఉన్న చెరువులో చెరువు దగ్గరికి చెరువు దగ్గరికి చెరువు దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలాసేపు బస్సు రిపేరు బస్సు రిపేర్ జరిగింది అక్కడ మా సార్ వాళ్ళందరూ వచ్చారు అందరం తడిసిపోయాము కాబట్టి చాలాసేపు సిక్స్ వరకు అక్కడనే ఉండిపోయాము అందరం కుర్కురేస్ లేస్ అన్ని తినుకుంటా ఆగిపోయాము ఆగిపోయాక దాని తరువాత మేము అందరం బయటకి వెళ్ళి మళ్ళీ హాట్ వేడి వేడి సమోసాలు తెచ్చి తిన్నాము తిన్నాక మళ్ళీ బస్సులోకి అందరం ఎక్కాము దాని తరువాత సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ ఆరున్నర ఏడు గంటలకి ఆరున్నర ఏడు గంటలకే బయటికి బయలుదేరాము అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా మా స్కూల్ దగ్గరికి వచ్చాము స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది ఎనిమిది అయ్యింది ఎనిమిది అయ్యాక మేము ఎనిమిది అయ్యాక ఎనిమిది అయ్యాక బయల్దేరి ఎనిమిది అయ్యాక బయలుదేరాము ఎనిమిది అయ్యాక మేము కాలేజ్ స్కూల్ దగ్గరికి వచ్చి చాలాసేపు గేమ్స్ ఆడుకు చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాము చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాము గేమ్స్ చాలాసేపు గేమ్ చాలాసేపు గేమ్స్ చాలాసేపు గేమ్స్ ఆడుకున్నాము అందులో జారుడు బండ జారుడు బండ జారుడుబండ ఆడుకున్నాము జారుడుబండ ఆడుకున్నాము ఇంకా ఏవి అంటే అవి ఆడుకున్నాము ఏవంటే అవి ఆడుకున్నాము తరువాత చాలాసేపు చాలాసేపు ఆగాం చాలాసేపు చాలాసేపు ఆడాము చాలాసేపు ఆడాము దాని తరువాత ఆ తరువాత బయటకి వెళ్ళి అందరం ఎవ్వరి ఇంట్లోకి వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అయ్యింది తొమ్మిదిన్నర అయిపోయాక తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయాక అందరం ఎవ్వరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయాము ఇంకా వచ్చేసరికి తొమ్మిది తొమ్మిది తొమ్మిది తొమ్మిది అయింది ఇంటికి వచ్చేసి దాని తరువాత తినేసి పడుకునేసరికి పది అయ్యింది దాని తరువాత అందరం పడుకున్నాము